ఏం లేదండి నేను ఒక ప్రపంచ యాత్రికుడ్ని నేను మన భారతదేశం మొత్తం నేను తిరిగి ఎక్కడ ఎటువంటి స్థలాలు ఉంటాయో అక్కడ యొక్క ప్రత్యే ప్రతికకు ఒక్కో రాష్ట్రం యొక్క ప్రత్యేకతలు ఒకొక్క అందులో ఉన్న ప్రత్యేకమైన ఊళ్ళలో ఎక్కడ ఏం ప్రత్యేకత జరుగుతుంది అని నేను తెలుసుకుంటూ ఉంటానండి ఇప్పుడు అలా మీ రాష్ట్రానికి వచ్చాను మీకు ఇక్కడ ఏమైనా కొన్ని ప్రసిద్ధ కళలు ఇక్కడ యొక్క కల్చర్ ఇక్కడ సాంప్రదాయ పద్ధతులు ఏమైనా మీరు ప్రత్యేకమైనటువంటివి ఏమైనా చెప్పగలరా

ఇకమంచి ఇక మంచి మంచి ఫేమస్ ఏంటుంది ఇక్కడ బాగా అన్నింటికంటే అదే అదే

ఇంకా ఇక్కడే చేస్తారాండి అదీ మట్టి గాజులు సరే అండి ధన్యవాదాలు అండి మెంతో ప్లస్ ఉందండి ధన్యవాదాలు